ఇక్కడ జీవించే మత్స్యకారులు అందరు మత్స్యకారులు కులానికి సంబంధించిన వారు వీరిని పల్లె వారు అని కూడా అంటారు పల్లెలలో ఎక్కువ నివసిస్తు ఉంటారు వీరు అంతా సంఘంలో వీరు అంతా కలిసి సంఘజీవులతో కలిసి హాయిగా జీవిస్తు ఉన్నారు మత్స్యకారులు ఇప్పుడు ఇతర మతాలను స్వీకరించి వారి పండుగలను జరుపుకుంటు ఉన్నారు వీరిలో ఎక్కువ గంగమ్మ తల్లి జాతరలు జరుపుతు ఉంటారు గంగపూజ చేస్తు ఉంటారు మీరు ఎక్కువగా శివున్నిప్రార్థిస్తు ఉంటారు శివ పూజలు చేస్తు ఉంటారు అన్నీ మతాలలో కూడా స్వీకరించి వారి యొక్క పండుగలను కూడా వీరు జరుపుకుంటున్నారు